బ్యాంకింగ్ పత్రాలు ప్రాంతీయ భాషలో ఉండాలని అనుకుంటున్నాను బ్యాంకింగ్ పత్రాలు నాకు నా ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించడంలో సహాయపడతాయి వారు నా ఖాతాల స్థితి నా లావాదేవీలు మరియు నా ఖర్చుల గురించి సమాచారాన్ని అందిస్తారు బ్యాంకింగ్ పత్రాలను నా ఆర్ధిక లక్ష్యాలను సాధించడానికి కూడా ఉపయోగించవచ్చు బ్యాంకింగ్ పత్రాలు నా ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని నేను నిర్ధారించుకోవడానికి నేను కొన్ని విషయాలను చేయగలను మొదటిది నేను నా ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు వారు నాకు అవసరమైన పత్రాలను అందిస్తున్నారో లేదో చెప్పగలను రెండవది నేను నా ప్రాంతంలోని ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను తనిఖీ చేయవచ్చు చాలా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మాతృభాషలో ఉండడం వల్ల ఖాతాల స్థితి మరియు లావాదేవీల గురించి సమాచారాన్ని అందించే ఆన్లైన్ పత్రాలను చదవచ్చు ప్రాంతీయ భాషలో ఉండడం వల్ల అది మనకు ఎంతో సహాయాన్ని అందజేస్తుంది ఎందుకంటే ప్రాంతీయ భాషలో ఉండడం వల్ల వాటి స్థితులు స్థితిగతులు మనకు బాగా అర్ధమవుతాయి కాబట్టి ప్రాంతీయ భాషలో బ్యాంక్ పత్రాలు ఉండాలని నేను భావిస్తున్నాను